ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో పనిచేయడానికి ముఖ్యమైన అవకాశాలు సవాళ్లు ఏవి అంటే రవాణా సౌకర్యంలో ఉండదు చెల్లింపు తేదీ సమస్య ఉంటుంది ప్రవేశ పరీక్షలు ఎక్కువగా డబ్బులు కట్టించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రవాణా సౌకర్యం అనేది ఉండదు ఇరవై విలేజుల నుంచి రావడానికి ఎక్కువగా బైకులు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు బస్సులు ఆటోలు ఏవి అందుబాటులో ఉండవు కాబట్టే ఎక్కువగా పని చేయడానికి ముఖ్య అవకాశాలు సవాళ్లు ఉండవు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విద్యుత్ కొరత మరియు రవాణా కొరత ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువగా ఉద్యోగానికి ఉండవు కాబట్టి పక్కన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పక్కన దేశానికీ వెళ్ళడానికి కానీ ఎక్కువ అవకాశం ఉండేదని రవాణా సౌకర్యం లేనందువల్లే ఇక్కడ చేసుకోకుండా పక్కన దేశానికీ వెళ్లి చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా చదువుకోవడానికి ఉండదు అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలు చేయడానికి ఉండదు ఇక్కడ సా శాలరీ కానీ సరిగ్గా వెయ్యరు కరెక్ట్ తేదీకి వెయ్యరు ప్రతీ సారి ఇలాగే చేస్తూ ఉంటారు ప్రతీ నెలలో ఎక్కువ పదహైదో తేదీ పదవ తేదీ అట్లా మాత్రమే వేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా చ పని చేయడానికి ఇష్టంగా ఉండదు కాబట్టే వేరువేరు రాష్ట్రానికి వెళ్లి వేరు వేరు దేశానికీ వెళ్లి వర్కులు చేసుకుంటూ ఉంటారు సవాళ్లు ఎదుర్కోవాల్సినవి చాలా ఉంటాయి ఇక్కడ ఎక్కువగా పనిష్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు వర్కులు కరెక్ట్గా చేయనందువల్ల అదేవిధంగా చేసిన వారిని తప్పు పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా పని చేయడానికి ముఖ్యంగా చూసుకోరు అవకాశాలు అస్సలు ఉండవు అదేవిధంగా రవాణా సౌకర్యాలలో కాని ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా బస్సులు అవన్నిటికని సరిగ్గా ఉండవు రోడ్లు సరిగ్గా ఉండవు కాబట్టి ఇక్కడ చేసుకోకుండా పక్కన దేశానికీ వెళ్లి వాళ్ళు ఎక్కువ పనులు చూసుకోవడానికి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇదే మరియు సౌకర్యంగా లేకపోవడం వలనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు